యా ఇక్కడా రవ దోశ అండ్ ఫిల్టర్ కాఫీ అవైలబులిటీ ఉందా

ఉందా మేము ఇక్కడ తాజ్మహల్ ఆగ్రా దగ్గర నుంచి మాట్లాడుతున్నాను ఓకే రవ దోశ ఒకటి ఒకటి ఫిల్టర్ కాఫీ పార్సిల్ చేస్తారా వేసుకుంటాం అండి అంటే ఇక్కడ ఏది స్పెషల్ అంటే మాకు తెలియదు మేము ఓకే

బఫెల్లో మిల్క్ ఒక టూ ఓ క్లాక్ వరకు తెస్తా మరి పంపించగలరా అంటే మీకు అవైలబులిటీ అంటే మీరు టైంకి సర్వ్ చేయగలుగుతారా అవుతుందా ఓకే అంటే అప్పటి వరకు అవుతుందో కాదో నియర్బై అనో మీకు ఓకే అయితే ఇప్పుడు పంపించండి ఒక వన్ అవర్లో యా ఓకే అండి వితిన్ ఎ మినెట్లో మీకు ఎట్లా లోకేషన్ షేర్ చేస్తాను క్యాష్ ఆన్ డెలివరీ ఓకే అంటే ఆన్లైన్ ఉంటే ఇప్పుడు నాకు అంత అంటే నేను టూరిస్టుని సో నాకు అంత ఐడియా లేదు సో ఐ హావ్ మనీ సో క్యాష్ ఆన్ డెలివరీ చే యా యా